నేను డాన్స్ ఎక్కడ నేర్చుకున్నాను అంటే టివీల్లోని చూసి నేర్చుకున్నాను అలాగే టిక్టాక్లో అలాగే యూట్యూబ్లో కాకుండా టీవీలో చూసుకుంటూ అనేకులు డాన్స్లని చూసి వాళ్ళ డాన్స్లని ఆద ఆధారంగా తీసుకుని వాళ్ళని చూసి నేను డాన్స్ నేర్చుకున్నాను అప్పుడు నాకంతటకు నాకే వాళ్ళలాగా మనం చేయాలి అలాగే కొన్ని చానల్స్ ఓపెన్ చేసి పెట్టుకుని మనకు కూడా కొన్ని స్క్రబ్ సబ్స్క్రైబర్స్ అలాగే లైక్సు గోల్డ్ బటన్ సిల్వర్ బటన్ అలా కొన్ని బటన్లు తెచ్చుకోవాలని ఆశ కలిగి నేను మొదటగా నా డాన్స్ వీడియోని టిక్టాక్లో అప్లోడ్ చేశాను తర్వాత యూట్యూబ్ ఛానల్లో అలాగే షేర్చాట్ ఇంకా సోషల్ మీడియాకు వస్తే సోషల్ మీడియాలో ఫేస్బుక్లో అలాగ కొన్ని ఛానల్లో నా డాన్స్ ప్రోస్ని అలాగే మా పిల్లల డాన్స్ ప్రోస్ని కూడా పోస్ట్ చేస్తూ అనేకుల అబి అభిమానుల్ని సంపాదించుకోవడానికి నాకు సోషల్ మీడియా ఎంతో బాగా ఉపయోగపడింది నేను మొదటిగా నేను నేర్చుకున్నాను అలాగే డాన్స్ డాన్స్ నేర్చుకునే ప్రాధాన్యంలో డాన్స్ క్లాస్ టీచర్గా అడుగడుగున చాలా జాగ్రత్తగా నేర్పించుకున్నాను మా ఊర్లో అనేక డాన్స్ క్లాస్ డాన్స్ క్లాస్లు డాన్స్ మాస్టర్స్ ఉన్నారు అలాగే మా గురువులు కూడా చాలా బాగా శిక్షణ ఇస్తూ నాకు నేర్పించేవారు